హలో రాజేశ్వరి నా పేరు రాజేశ్వరి మాది వరంగల్ జిల్లా నేను అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను మా నాన్న పేరు ధర్మ మేము మా క్యాస్ట్ ఎస్ సీ

దేనికి అంటే ఒక క్రిటికల్ థింకింగ్ మెథడ్ ఉంటుంది అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కోఆర్డినేట్ అయ్యి కోరిలేట్ అయ్యి వాళ్ళతో వాళ్లతో కలిసి థీమ్ ప్రాబ్లం సాల్వింగ్ మెథడ్ని తీసుకుంటాను హా

నేను ట్రెజరర్ అన్న ట్రెజర్ అన్నట్టు అందులో త్రీ ఉంటాయి ఒకరు ప్రైమ్ మినిస్టర్ అంటే కాలేజ్లోనే తను హయ్యెస్ట్ లెవల్ ఫోర్త్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ తర్వాత ట్రెజరర్ సెకండ్ ఇయర్ ఆల్ అకౌంట్స్ నేనే చూసుకుంటాను మనీ కలెక్షన్ అండ్ మళ్ళీ డెబిట్ ఎలా అయింది ఆ అకౌంట్స్ మొత్తం నేనే చూసుకుంటాను నేను ముందు అక్కడ ఉన్న పరిస్థితులని గమనిస్తాను సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయా అని తర్వాత మన బ్రాండ్ ఎలా చెప్తే వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అవుతారు ఎలా ప్రమోట్ చేయాలని ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకుంటాను ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాను మన బ్రాండ్ ఎలా ఉంటాయి దాని యూజెస్ ఏంటివి అండ్ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అరైజ్ అవుతుందా అవన్నీ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను వాళ్ళకి